మేడం బిర్యానీ సింగల్ ఎంతుంది ఈ ఫ్యామిలీ ప్యాక్ ఫోర్ మెంబెర్స్కి అయితే ఎంత ఫోర్ ట్వంటీ మేడం ఓన్లీ చికెన్ బిర్యానీ ఉందా లేదంటే పరోటా ఇట్లా ఏమైనా

వన్ ఫిఫ్టీ ఓకే మేడం అంటే మీరు మేము ఆర్డర్ చేసుకుంటే తీసుకొచ్చి ఇస్తారా లేదా

అయితే అవును అవునండి ఓకే మేడం అంటే అది ఆర్డర్ చేసుకోవడం ఎందుకు మీరు డైరెక్ట్గా వచ్చారంటే మీకు టేస్ట్ అన్నీ తెలుస్తాయి ఆర్డర్ వద్దు అని అంటున్నారు ఓకే మ్యామ్ అంటే ఉంటుంది కదా అది దానికి లిమిట్ అంటే అయిపోతే మళ్ళీ కో అంటే కొన్ని కొన్ని రెస్టారెంట్లో ఏంటంటే ఇప్పుడు షవర్మా తీసుకుంటాం అది అయిపోతే మళ్ళీ

ఓకే మ్యామ్ ఈవెనింగ్